డ్యాన్స్ నాకు ఇష్టమైన హాబీ మరియు నేను డ్యాన్సును చాలా ఆనందిస్తాను నేను ఐదు సంవత్సరాలు వయసులో మరియు నేను పెద్దయ్యాక నృత్యం చేయడం ప్రారంభించాను ఈ అభిరుచిని కొనసాగించేందుకు నా తల్లిదండ్రులు నన్ను డ్యాన్స్ క్లాస్లో చేర్పించారు నేను డ్యాన్స్ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు నాకు డ్యాన్స్ అంటే అంత ఇష్టం నేను అనేక నృత్య రూపాలను ప్రయత్నించాను కానీ నేను భారతీయ శాస్త్రీయ నృత్యంలో చాలా సౌకర్యంగా ఉన్నానని కనుక్కున్నాను అందుకే నా డ్యాన్స్ టీచర్ దగ్గర కథక్ నేర్చుకున్నాను నేను ఈ శాస్త్రీయ నృత్యాన్ని అంతర్జాతీయ ప్రాతినిధ్యం వహించగలిగేలా ప్రాముఖ్యత కథక్ నృత్యకారిణి కావాలని ఆకర్షిస్తున్నాను డ్యాన్స్ చేయడం నాకు సంతోషంగా మరియు రిలాక్స్గా అనిపిస్తుంది కాబట్టి నేను డ్యాన్స్ చేయడానికి ఇష్టపడతాను నేను ఎప్పుడు మా స్కూల్లో డ్యాన్స్ పోటీల్లో పాల్గొంటాను మరియు కొన్నింటిని బహుమతులను కూడా నేను గెలుచుకొని సాధిస్తాను చిన్నప్పటి నుండి డ్యాన్స్ అంటే ఇష్టం డాన్స్ నెంబర్ బీట్లను వింటు నేను నా పాదాలను నొక్కడం ప్రారంభించాను మరియు నా తల్లిదండ్రులను నా నృత్య ప్రతిభను గుర్తించారు నేను విచారంగా ఉన్నప్పుడు కూడా నా భావాలను బయట పెట్టడానికి నేను నృత్యం చేయడానికి సంగీతాన్ని ఉంచాను కాబట్టి నృత్యం నాకు కూడా చాలా చికిత్సపరమైనది మరియు మాటల్లో చెప్పాలి అంటే ఇది ప్రపంచం నుండి తప్పించుకోవడమే కాదు నాకు చికిత్స కూడా అందిస్తుంది